ఒకసారి నేను మా కళాశాలలో చదువుతున్నప్పుడు నాకు నా స్నేహితులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది ఎందుకంటే మేము అక్కడ పెట్టే ఆహారాన్ని తినడం వల్ల ఆ ఆహారంలో ఏదో కల్తీ జరగడం వల్ల మాకు ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది అందువల్లన మమ్మల్ని వెంటనే మా ఇంటికి పంపించేేశారు మా స్నేహితులు అందరూ వాళ్ళ గ్రామంలో చికిత్స తీసుకున్నారు నేను మాత్రం మా ఊరికి వచ్చేసరికి చాలా సమయం పడింది అదీకాక మా ఊరిలో ఆసుపత్రులు లేవు ఉన్న ఒకటే ఆసుపత్రి ఉంది కానీ అది మాత్రం చాలా చిన్న ఆసుపత్రి అందులో ఒక ఆర్ ఎం పీ డాక్టర్ ఉంటారు ఆయన సరిపడా చదువు కూడా లేదు ఆయనకి అయినా సరే ఆయన ఆ ఆసుపత్రిని నడుపుతున్నారు ఆ ఆసుపత్రికి నన్ను తీసుకుని వెళ్ళిన వెంటనే అక్కడ ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు సరిపడా మాస్కులు కూడా లేవు నాకు చికిత్స చేయడానికి అక్కడ మందులు లేవు ఆ మందులు తీసుకోవడానికి మా పక్క గ్రామానికి వెళ్ళడానికి చాలా సమయం పడింది అందువలన నా ఆరోగ్యం ఇంకా క్షీణించబడింది ఇలాంటి ఇబ్బందులు మా గ్రామంలో నేను ఎదుర్కున్నాను నేనే కాదు నాలాంటి ఎంతోమంది పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొన్నారు ఎందుకంటే మాది మారుమూల పల్లెటూరు మహా అనుకుంటే మా పల్లెటూరులో ఒక వంద ఇల్లు మాత్రమే ఉంటాయి కనీసం సరుకులు కొనడానికి కూడా మా ఊరిలో సరిపడ కిరాణా కొట్టులు ఉండవు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అంటే మొదట మేము మా ఊరిలో ఉన్న చిన్న ఆసుపత్రికి వెళ్తాము ఖచ్చితంగా అక్కడ ఖాళీ అయితే ఉండదు ఎప్పుడు జనాలు ఉంటారు అది చిన్న ఆసుపత్రి కాబట్టి సరిపడా మందులు కూడా ఉండవు కాబట్టి చాలామంది పక్క ఊరికి వెళ్లే చికిత్స తీసుకుంటారు నాకు కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నేను బయట చాలాసేపు ఉన్నాను అయినా సరే నాకు చికిత్స చేయలేదు ఎందుకంటే ఆసుపత్రిలో చాలామంది ఉన్నారు కాబట్టి ఒక గంట సమయానికి నన్ను ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు తీసుకుని వెళ్ళినా అక్కడ ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారు ఆయన కూడా వేరే వాళ్ళకి ఆరోగ్యం చూస్తున్నారు నా దగ్గరకు వచ్చేకాడికే నాకు చాలా సమయం పట్టింది అంత లోపల నాకు వాంతులు విరోచనాలు అయ్యాయి అదే మా ఊరిలో సరిపడ అన్ని వసతులు ఉంటే నాకు అలా జరిగేది కాదు